నేను మమతా అండి మీ రెస్టారెంట్లో నేను నా కుటుంబంతో పాటు రావాలి అని అనుకుంటున్నాము తినడానికి అక్కడ ఎలాంటి ఆహారము దొరుకుతుంది మంచిదా కాదా మరియు మాకు టేబుల్ లభ్యం ఉందా లేదా ఇంకా ఏ సమయంలో రావచ్చు మేము ఎప్పుటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది రెస్టారెంట్ ఎప్పుడు ముగుస్తుంది మరి పార్కింగ్ ఉంటుందా అంటే నే మా కార్ని ఎక్కడైనా పెట్టవచ్చా అక్కడ ఉందా ఏ ఎలాంటి సమయంలో ఓ ఓ మీరు రెస్టారెంట్ మూస్తారు ఆ సమయం అది మాకు చెప్పండి